ఇప్పుడు నేను గంగమ్మ జాతర గురించి మాట్లాడబోతున్నాను గంగమ్మ జాతర అనేది చాలా ఫేమస్ ఎందుకంటే గంగమ్మ వచ్చేది ఒక ఇయర్లీ ఒకసారే కాబట్టి గంగమ్మ అనేది చాలా ఇంపార్టెంట్ మన చిత్తూరులో గంగమ్మ జాతరని చాలా బాగా జరుపుతారు అది గంగమ్మని మూడు రోజులు నిలబెడతారు మూడు రోజులు మూడు రోజులు నిలబెడతారు ఎందుకు అంటే ఎక్కడెక్కడో ఉండే వాళ్ళంతా గంగమ్మ జాతరని వచ్చి చూసేసి ఆనందిచ్చేసి ఆమె దర్శనం చేసుకుని వెళ్తారు ఇంకా చెప్పాలంటే తిరుమల దేవస్థానం తిరుమల అంటే అందరకు తెలిసిందే ఏమంటే తిరుమల అనేది అందరికీ చాలా ఇంపార్ ఫేవరెట్ ప్లేస్ అనేది వేంకటేశ్వర అక్కడ వేంకటేశ్వరస్వామి ఉంటారు వేంకటేశ్వరస్వామిని ఇంక తలుచుకోనే వాళ్ళేలేరు అందరూ తలుచుకునే వాళ్ళే చిన్నపిల్లోల నించి పెద్దపిల్లోల వరకు తలచుకుంటారు తిరుమలకి బస్లో వెళ్ళచ్చు మనం కార్లో వెళ్ళచ్చు ఇంకా నడకదారిలో వెళ్ళచ్చు నడకదారిలో వెళ్ళచ్చంటే బాగా మనము ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తా వెళ్ళచ్చు నడకదారిలో వెళ్తే మనకి అడ్వాంటేజ్ ఉంది ఏమంటే ఫ్రీ దర్శనం మనకి ఫ్రీగా లడ్డూలిస్తారక్కడ పైన వెళ్ళాక ఇంకా దర్శనం అనేది భిన్నగా అయిపోతుంది ఇంకా ఫ్రీ దర్శనం కాకుండా మూడు వందల రూపాయల టికెట్ ఉంది నాలుగు వందల రూపాయల టికెట్ ఉంది ఇంకా వెయ్యి రూపాయల టికెట్టు ఇంకా వీఐపీ దర్శనం అనేది ఉంటుంది తిరుమలలో ఇందువలన మనకి ఒకవేళ వీఐపీ దర్శనం తీసుకుంటే ఒకే ఒకే ఐదు నిముషాల్లో ఒక పది నిముషాల్లో దర్శనం అయిపోతుంది అలానే ఐదు వందల టికెట్ వెయ్యి రూపాయల టికెట్లు మూడు వందల రూపాయల టికెట్లు తీసుకుంటే మనకు కొంచెం లేట్గా అవుతుంది మనని ఒక అపార్ట్మెంట్లో లాగా కూర్చోపెట్టేస్తారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా పంపిస్తారన్నమాట దర్శనానికి అక్కడ వెళ్తే మనం వేంకటేశ్వరస్వామిని ఎంత బాగా చూడచ్చంటే ఇంకా కళ్ళు మూసి తెరిచే లోపల వెంక వేంకటేశ్వరస్వామి అనేది మన కళ్ళుల్లోనించి వెళ్లిపోతుందన్నమాట అంత బాగుంటుంది వేంకటేశ్వరస్వామి తిరుమల ఇంకా తిరుమలలో చాలా చోట్లు ఉన్నాయి మనం తిరగడానికి ఎన్ని ఎన్ని చోట్లున్నాయంటే అక్కడ ఏమంటారు వాటర్ ఫాల్స్ ఉంది ఇంకా కిందికొచ్చేటప్పుడు పైకివెళ్ళేటప్పుడు కార్ లో కానీ బస్లో కానీ మనము డియర్ పార్క్ అని చూడచ్చు బాగా ఎంజాయ్ చేసేసి రావచ్చు